హలో సార్ నేను విమానంలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను కానీ నేనెప్పుడూ చేయలేదు యూఎస్ఏ వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకు ఎలా ఏమేమి తీసుకెళ్ళాలి అనేది నాకు తెలియదు కానీ ప్రయాణం ఎలా చేయాలో నాకు తెలియదు ప్రయాణానికి ఏమేమి ఉండాలో కొంచెం నాకు సహాయం చేయగలరా అలాగే నేను ఇక్కడి నుండి చాలా రకాల పిండి పదార్థాలు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అనేక రకాల పచ్చళ్ళు కూడా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ఈ దేశ సాంప్రదాయ దుస్తులు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను అలాగే నాకు ఇష్టమైన కొన్ని జ్ఞాపకాలు బొమ్మలు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను విమానంలో అన్ని అన్ని సామాగ్రి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందా దానికి కావాల్సిన సమాచారం మీరు నాకు ఇవ్వగలరని కోరుచున్నాము ఒకవేళ పర్మిషన్ లేకపోతే ఎంత బరువు మాత్రమే విమానంలో పర్మిషన్ ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలరని కోరుచున్నాము అంతేకాకుండా విమానం ఏ ఏ సమయంలో వస్తుందో చెప్పగలరని ఆశిస్తున్నాము